పూజా సమయంలో నడపడానికి ముఖ్యమైన సాంస్కృతిక పద్ధతులు భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం అనేక భాగాలను ఇవి వేరువేరుగా ఉంటాయి ఒక ప్రాచీన పద్ధతిగా ఉంటాయి సమర్మితత్నం అభ్యాసము మరియు శ్రద్ధ పరిణామంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇవి అంతర్నితంగా నిర్వహిస్తారు సంగతికంగా నిర్వహిస్తారు మరియు ఆదాయం కూడ వీటికి పోతాయి పూజా సమయంలో అనేక సాంస్కృతిక పద్ధతులు అనుసరించబడతాయి కొన్ని ప్రధాన అంశాలు ఏమిటి అంటే అంగీకరించడం మరియు ధార్మిక గ్రంథాలను పఠించడం ఆచారాలను అనుసరించడం పరిశుద్ధత ప్రారంభం చేసే అవసరాలను మనసుకు తెచ్చడం మొదలుపెడుతుంది ఇవి పూజా సమయంలో అనుసరించబడతాయి